ఇక్కడ మాకు దగ్గరలో తిరుపతిలో శేషాచలం అడవి అనేది ఉంది ఇంకా శ్రీశైలంలో నల్లమల ఫారెస్ట్ అనేది ఉంది ఈ శేషాచ తిరుపతి శేషాచలం అడవుల్లో గంధం చక్కలు దొరుకుతాయి అక్కడ పులులుంటాయి జింకలుంటాయి సింహాలుంటాయి ఇంకా వన్యప్రాణులన్నీ ఉంటాయి అక్కడ అంటే కోతులు చింపాంజీలు ఇంకా గొరెలాలు జింకలు పులులు సింహాలు ఇంకా చాలా చాలా ఉంటాయి ఆ శేషాచలం అడవుల్లో గంధపు చక్కలు చాలా బాగా వాడతారు అన్నింటికీ ఇప్పుడు మేము పూజలు చేయడానికి కూడా కొన్ని కొన్ని వాటిలో సాంప్రదాయంగా గంధం అనేది వాడుతారు ఎక్కువగా ఆ గంధం చక్కలు కూడా ఆ శేషాచలం అడవుల్లో దొరుకుతాయి ఇంకా శ్రీశైలం శ్రీశైలంలో నల్లమల ఫారెస్ట్ అనేది ఉంది ఆ నల్లమల ఫారెస్ట్ చాలా పెద్ద ఫారెస్ట్ ఆ ఫారెస్టలో సింహాలు ఉంటాయి పులులుంటాయి ఏనుగులుంటాయి ఇంకా కోతులుంటాయి గొరిలాలు చింపాంజీలు అన్నీ అన్నీ ఉంటాయి అక్కడ ఆ నల్లమల్ల ఫారెస్టలో కూడా ఇంకా వెట్ ల్యాండ్స్ వెట్ ల్యాండ్స్ అంటే నల్లమట్టి ఇక్కడ చుట్టుపక్కల మాకు చాలా విలేజెస్ ఉన్నాయి ఆ విలేజెస్లో కూడా పొలాల్లో చూసుకుంటే పొలాల్లో పొలాలు ఇక్కడ చాలా ఉంటాయి మరి పల్లెటూర్లు ఇక్కడ చుట్టుపక్కల కొన్ని కొన్ని పల్లెటూర్లు ఉన్నాయి ఆ పల్లెటూరుల్లో కూడా చాలా చాలా పాలలు కూడా ఉన్నాయి అక్కడ కూడా మనకి కనబడతూ ఉంటాయి ఇంకా మౌంటైన్స్ పర్వతాలు ఇక్కడ ఏమేమున్నాయంటే గుంటురు టు మంగళగిరి మొత్తం కొండలుంటాయి గుంటూరు నుంచి మంగళగిరికి వెళ్ళే దారిలో చాలా కొండలు చాలా అంటే చాలా చాలా కొండలు తగులుతూ ఉంటాయి ఇంక తర్వాత వినుకొండలో వినుకొండ చిలకలూరిపేట మాకు దగ్గరలో వినుకొండ చిలకలూరుపెట అటుసైడ్ కూడా చాలా కొండలు ఉంటాయి ఇంకా ఆ కొండలు కూడా చూడడానికి కూడా అందంగా ఉంటాయి ఆ కొండల్లో కూడా అక్కడక్కడ చెట్లు కూడా ఉంటాయి పెద్ద పెద్ద చెట్లే ఉంటాయి ఆ చెట్లు కొండలు ఇంకా ఆ పక్షులు జంతువులు చాలా అంటే చాలా చాలా మనం చూడచ్చు ఆ శేషచలం అడవి కూడా చాలా పెద్దది ఆ శషాచలం అడవుల్లో ఎక్కువ గంధం పండిస్తారు ఆ గంధాన్ని కొంచెం గంధమే చాలా ఎక్కువ రేట్కి అమ్ముతూ ఉంటారనమాట ఆ గంధం చక్క చాలా రేటు ఉంటుంది కానీ అది బాగుంటుంది కూడా మనం పూజల్లో వాడతాము ఇంకా ఇళ్ళల్లో గుళ్ళల్లో వాడుతారు గుళ్ళల్లో వాడతారు ఇంకా శ్రీశైలంలో అడవిలో కూడా చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి చాలామంది జనాలు అదే చాలా యానిమల్స్ ఉంటాయి ఇంకా ఈ పొలాల్లో పొలాలు గట్లు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నీ మనకి ఎక్కువ ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్లో ఉంటాయి విలేజెస్ విలేజెస్లో ఉంటాయి పొలాలు గట్లు ఇంకా ఆ శేషచలం అడవుల్లో శ్రీశైలం నల్లమల్ల ఫారెస్టలో కూడా ఎప్పుడూ పక్షులు జంతువులు రకరకాలుగా తిరుగుతునే ఉంటాయి ఏ కొత్త కొత్త పక్షులు కూడా వస్తూ ఉంటాయి అక్కడికి అప్పుడప్పుడు అన్ని రకాల పక్షులు వస్తాయి అన్ని రకాల జంతువులు కూడా ఉంటాయి శేషాచలం అడవుల్లో కూడా ఏనుగులు కూడా చాలా ఉంటాయి అక్కడ ఇంకా నదులు నదులు కూడా ఉన్నయి గ కృష్ణా నది విజయవాడలో ఉంది ఇంకా శ్రీశైలంలో పాతాల గంగా అనే నది ఉంది ఈ కృష్ణా నది కూడా ఎప్పుడూ వెళ్తూనే ఉంటారు దగ్గరలో రాజమండ్రి రాజమండ్రిలో గోదావరి నది కూడా ఉంది అక్కడ కూడా నదులు ఉన్నాయి ఆ నదులు దగ్గర కూడా చెట్లు చెట్లు ఉంటాయి ఇంకా ఎడారులు ఎడారులు చూసుకుంటే మాకు దగ్గరలో ఎడారులు ఏమీ లేవు ఇంకా బీచ్ ఉంది బీచ్ మా ఊర్లోనే చీరాలలోనే బీచ్ కూడా ఉంది బీచ్ కూడా ఉంది మాకు ఇక్కడ కొండల్లో గుంటూరు నుంచి మంగళగిరి వరకు చాలా అంటే చాలా చాలా కొండలు ఉన్నాయి ఆ కొండల్లో కూడా అన్నీ చెట్లు మొలుస్తాయి ఆ కొండలోనుంచి నీళ్ళు వస్తాయి ఇంకా కొండల నుంచి కొండల నుంచి నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ జనాాల ఎవ్వరికీ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది ఆక్సిజన్లో తేడా రాదు ఇంకా మళ్ళీ వాటర్ ప్రాబ్లం కూడా రాదు వాటర్ కూడా ఎప్పుడూ వస్తూనే ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఉంటాయి మేమంతా చెట్లు మధ్యలో నివసిస్తున్నాం కాబట్టి మా అందరికీ ఆక్సిజన్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ రోగాల భారిని కూడా తక్కువ పడుతూ ఉంటారు ఇంకా ప్రతి ఇళ్ళల్లో కూడా చెట్లు అనేవి పెంచుకుంటూనే ఉంటారు అక్కడ కొంతమంది ఇళ్ళల్లో బర్డ్స్ కూడా పెంచుకుంటారు ఇంకా నదులు నదుల్లో నుంచి డ్రింకింగ్ వాటర్ కూడా వస్తూ ఉంటాయి ఆ డ్రింకింగ్ వాటరు వాడతారు ప్యూరిఫైడ్ వాటర్ వాడతారు ఇంకా మౌంటైన్స్ మౌంటైన్స్ చూసుకున్నట్లయితే ఆ మౌంటైన్స్లో కూడా గుళ్ళు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని మౌంటైన్స్లో అయితే ఇప్పుడు మంగళగిరి మంగళగిరి మౌంటైన్ చూసుకున్నట్టయితే మంగళగిరి కొండ మధ్యలో ఉంటారు స్వామి పానకాల స్వామి ఇంకా ఈ అడవులు చూసుకున్నట్లయితే అడవుల్లో కూడా కొంతమంది ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది వేటకెళ్ళే వాళ్ళు ఉన్నారు అలా అలా వెళ్తూ ఉంటారు ఇంకా శేషాచలం అడవులయితే చాలా పెద్ద అడవులు చాలా విశాలమైన అడవి అక్కడైతే ఎక్కువగా పులులు సింహాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి అక్కడ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ అక్కడైతే అక్కడ కూడా పులులు సింహాలే ఎక్కువ ఉంటాయి ఏనుకులు ఏనుగులు కూడా ఉంటాయి అక్కడ బర్డ్స్ బర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి ఇంకా కోతులు కోతుల్లో కూడా చాలా జాతులు ఉన్నాయి అవి కూడా ఉంటాయి అక్కడ కోతుల్లో జాతులోచ్చేసి గొరిలా చింపాంజీ ఇంకా కోతికి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా ఆ చిన్న చిన్న పిల్లల్ని కూడా ఆ కోతులు తిప్పుకుని తిరుగుతూ ఉంటాయి మనం ఇప్పుడు ఆ ఘాట్ రోడ్లో వెళ్తూ వెళ్తూ మనం ఏదైనా వేసినా కానీ అరటికాయలు అవి వేసినా కానీ తీసుకుని తింటూ ఉంటాయి అవి వెళ్ళిపోతూ ఉంటాయి తీసుకుని తింటూ వెళ్ళిపోతూ ఉంటాయి అవి అలాగే మనకి వెట్ ల్యాండ్స్ వెట్ ల్యాండ్స్ అనేవి ఎక్కువ వెట్ ల్యాండ్స్ మీన్స్ చిత్తడి నేలలు అక్కడ మనకి ఎక్కువ అవి విలేజెస్లో కనిపిస్తూ ఉంటాయి అదే పొలాల గట్లు మనం ఎప్పుడూ పంట వేసి తీసిన తర్వాత ఆ నేల పగిలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది దాన్నే మనం చిత్తడి నేలలు అని కూడా అంటాం దాని దాన్ని ఎండిపోయినట్టు అలా ఉంటాయి ఆ వెట్లాండ్స్ కూడా ఇంకా అవే మౌంటైన్స్ ఆ మౌంటైన్స్లో మనకి వినుకొండ వినుకొండలో కూడా చాలా చాలా ఒక కొండకే ఆనుకుని ఇంకా కొండలు ఉండడం ఆ కొండల్లో ఆ కొండలు కూడా ఒక షేప్లా ఉండడం అలాంటివి అన్నీ ఉంటూ ఉంటాయి ఇంకా అక్కడ ప్రజలకి అన్ని జంతువులు కనిపిస్తూ ఉంటాయి అన్ని చెట్లు కనిపిస్తూ ఉంటాయి అన్ని బర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి అలాగే నే ఇక్కడ మంచి మంచి నదులు కూడా ఉన్నాయి ఆ నదులు కూడా ఏ ఎప్పుడూ ప్యూరిఫైగానే ఉంటాయి ఆ వాటర్ కూడా తాగడానికి పనికొస్తాయి ఇంకా ప్రతిదానికి వాడతారు ఆ ప్యూరిఫైడ్ వాటర్ కూడా మంచిగా తీయగా వస్తాయి వాటర్ ఇక్కడ బోర్లేసినా కానీ వెంటనే వాటర్ వస్తాయి ఇంకా అన్ని చెట్లు అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి అవి వా ఆక్సిజన్ కూడా ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అన్ని చెట్లు కనిపిస్తాయి ప్యూరిఫై ఆక్సిజన్ అంటే చెట్లు ఎక్కువుంటాయి అందుకని ఆక్సిజన్ మంచిగా వస్తుంది ఇక్కడ వాళ్ళకి కూడా ఇక్కడ వాళ్ళు అదే ఆక్సిజన్ వల్ల మంచి ఆక్సిజన్ రావడం వల్లే ఇక్కడ జనాలు కూడా తక్కువగా రోగాల భారిన పడుతూ ఉంటారనమాట ఇంకా అందుకని ఇక్కడ వా ఇక్కడ ఎక్కువ అడవులు ఉంటాయి వెట్ ల్యాండ్స్ ఉంటాయి మౌంటైన్స్ కూడా ఉంటాయి అందుకే ఇక్కడ అన్నీ ఉండడం వల్ల ప్రజలకి కూడా ఎక్కువగా ప్రజలకి కూడా ఎక్కువ సదుపాయాలనేవి కలుగుతూ ఉంటాయి